మేము ఇలా అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాం అండి అదే మేము అరకు వెళ్ళడానికి ఒక ట్యాక్సీ బుకింగ్ చేసుకున్నాము ట్యాక్సీ నెంబరు ఓ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ అండి దాంట్లో అది మేము ఫలానా మార్చి ట్వంటీకి బుకింగ్ చేసుకున్నాం కానీ ఆ రోజు మాకు చాలా అర్జెంట్ ఫంక్షన్ ఉండడం వల్ల ఆ బుకింగ్ మేము క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం డ్రైవర్ డ్రైవర్ నేమ్ శ్రీను గారు కొంచెం ఆ అకౌంట్ అది ఆ బుకింగ్ చేసుకున్న ట్యాక్సీనీ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం అండి ఆ ట్యాక్సీ నెంబర్ కూడా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ అండి అది క్యాన్సిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం చాలా దగ్గర రిలేషన్ అవ్వడం వల్ల మాకు ఆ రోజు ఆ రోజు రావడానికి వెళ్ళడానికి కుదరడం లేదు అందుకు మీకు ముందు ఇచ్చిన అడ్వాన్స్ను మాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు చెప్పవల్ చెప్పాలని అనుకుంటున్నాం లేదంటే మీకు ఫోన్పే ఉంటే మా నెంబర్ మా ఫోన్ నెంబర్ చెప్తాము ఫోన్పే చేయండి అకౌంట్ నెంబర్ వన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ వన్ టూ లేకపోతే ఫోన్పే చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ సిక్స్ మీరు ఏదో ఒక దేన్ దేని ద్వారా అయిన సరే మాకు మేము ఇచ్చిన అడ్వాన్స్ని మాకు తిరిగి వేయాలని కోరుకుంటున్నాము ఆరోజు మాకు అరకు వెళ్ళడానికి క్యాన్సల్ చేసి మేము ఇచ్చిన అడ్వాన్స్ని తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎలాగైనా సరే ఇవ్వాలని కోరుకుంటున్నాము దయచేసి వేరేలాగా అనుకోకుండా మాకు మీకు పంపిన అడ్వాన్స్ని మాకు బ్యాంక్ అకౌంట్ ద్వారా వెనక్కి ఇవ్వమని కోరుకుంటున్నాము